నా చిన్ననాటి జ్ఞాపకాలు నేను నా ఫ్రెండ్స్తో కలిసి మంచిగా ఆటలు ఆడుకునేదాన్ని తొక్కుడు బిళ్ళ దాగుడుమూతలు ఇంకా చాలా ఆటలు నాలుగు బిళ్ళల ఆట అని ఇంకా స్కిప్పింగ్ అని రన్నింగ్ ఇలాంటివి చాలా చేసే వాళ్ళం దాగుడుమూతలు గోళీలు ఆడుకోవడం ఇలాంటివి చాలా ఆటలు ఆడుకునే వాళ్ళం అవి నాకు మంచి గుర్తులుగా జ్ఞాపకాలుగా ఉండేవి నన్ను వాటిలో నన్ను ప్రత్యేకంగా చూసుకునేది ఏమిటంటే నేను అందులో వారి కన్నా ముందుగా వెళ్ళి గెలిచినప్పుడు నేను నన్ను నేను ప్రత్యేకంగా చూసుకునే దాన్ని నేను అప్పుడు చిన్నప్పుడు మంచిగా రన్నింగ్ చేయడం వల్ల ఇప్పటికి కూడా నేను రన్నింగ్లో ముందుగా ఉండడానికి అది నాలో ఉన్న ఒక ప్రత్యేకత చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు అన్నీ నాకు ఒక మంచి మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి నేను మంచిగా చిన్నప్పుడు ఫ్రెండ్స్తో కలిసి ఆడుకునేవాళ్ళం మంచిగా వంటలు లాగా చిన్నపిల్లలులాగ ఉండి వంటలు ప్రోగ్రాంలాగ కూడా చేసుకునేవాళ్ళం చిన్న చిన్న బొమ్మలతో ఇంకా చాలా రకాల ఆటలు ఆడుకుని మంచిగా అందరం చిన్నప్పుడు చాలా ఆనందంగా ఉండే వాళ్ళం